అవునా అన్నా చెప్పండి ఎవరు ఓకే ఓకే ఆటో వస్తుంది కానీ మీ లొకేషన్ ఎక్కడ అన్నా అమరవాది అంటే మంచిర్యాల దగ్గర సీసీ ఇది క్వారీస్ అవి ఓపెన్ కాస్ట్కి సంబంధించి ఎట్లా అన్నా మన అంబేద్కర్ కాలనా ఓకే నాది ఇక్కడ శ్రీరాంపూర్ దగ్గరనే నాది కూడా సీసీ నస్పూర్ దగ్గర ఎక్కడ మంచిర్యాల్ స్టార్టింగ్లోనా అవును అవును అమరవాది ఎంత ఎంత వస్తుంది అన్నా మంచిర్యాల నుండి ఓకే ఓకే అన్న నేను రానీకి మ్యాక్సిమం ఒక థర్టీ మినిట్స్లో వస్తా నా నెంబర్ ఎట్లా అన్న మీకు వచ్చింది

చెన్నూరు వరకు ఎంతమంది అన్న ఆరుగురు చెన్నూరు వరకు అంటే ఒక థౌజండ్ కావాలి అన్నా అంటే నేను మధ్యలో ఎవరినీ ఎక్కించుకోను థౌజండ్ అంటే ఇప్పుడు మీరు నేను ఏం తీసుకుంటాను అన్నా నాకు మూడు మూడు వందల దాకా పోయి రాను అట్లా డీజిలే పోతుంది కదా మూడు రెండు వందల దాకా సరే మీకోసం ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లోపు ఇట్లా నేను వస్తాను కానీ మళ్ళీ నాకు ఈవినింగ్ అవుతుంది అది ఇది అంటే మాత్రం రేట్లు ఘోరం పెరిగినాయి కదన్నా మీరు కూడా అర్ధం చేసుకోవాలి కదా ఇప్పుడు అందుకే కదా అన్న అనేది ఎయిట్ హండ్రెడ్కి వస్తాను ఇక ఇంతకు మించి అంటే కష్టం అది కూడా తెలిసిన అన్న ఇచ్చాడు అంటున్నావు కాబట్టి ఓకే అంతేకానీ ఇక అంతకు మించి అంటే కష్టం అన్న

లోపలి కంటే ఇటు అటు శివ శివాలయం దగ్గరికా అంగిరాజుపెల్లా తెలుసు తెలుసు అక్కడ మా ఓకే ఓకే అ త ఇంకా దూరం కదన్నా నేను ఇన్ని వందలకి వచ్చుడే ఎక్కువ కదా ఇంకా తక్కువ అన్నట్టు కదా మరి చెన్నూరు వరకే నేను ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు టైమ్ ఎంత అన్న లెవెన్ ఫిఫ్టీ సిక్స్ కదా ట్వల్వ్ థర్టీ వరకు ఉంటాను అన్నా అక్కడ ఓకే అన్నా ఓకే